మేడం చెప్పండి మేడం చెప్పండి మేడం మీకు ఏమి కావాలి ఆన్లైన్లో ఏమి ఫంక్షన్కి ఏమి ఫంక్షన్కి ఏమన్నా పార్టీకా ఫంక్షన్కా మేడం క్రిస్మస్ పార్టీకి కావాలా ఏమి కావాలి మేడం

మేడం మా కాడ ఇంకా చాలా రకాల స్వీట్సు ఉన్నాయి మేడం బాదుషా ఉంది కోవా ఉంది కేక్లో కూడా చాలా వెరైటీసు ఉన్నాయి మేడం చాక్లెట్ ఉంది బట్టర్స్కాచ్చు ఉంది వెనీలా ఫ్లేవర్ ఉంది మీకు ఇంకా కావాలంటే ఫ్లేవర్స్ చాలా ఉన్నాయి మేడం మీరు చెప్పారంటే అవి కూడా వేరు చేస్తాం మేడం కోవా కూడా కావాలా ఇంకా ఏమన్నా కావాలా మేడం మీరు ఎన్ని ఎన్ని ఎంత కావాలి మొత్తం అవి మొత్తం హండ్రెడ్ హండ్రెడ్ చెప్పారు ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఏమన్నా కావాలా మేడం మీరు యూపీఎన్ నెంబరు మీరు అడ్రస్ లొకేషన్ షేర్ చేసారంటే మీకు డిలివరీ చేస్తాం మేడం మొత్తం మీ బిల్ వచ్చి త్రీయే ఫైవ్ థౌసండ్ అవుతుంది మేడం మొత్తం మీ బిల్లు మీరు చెప్పారంటే మీరు ఫోనేపే చేసారంటే మీరు అమౌంట్ పే చేసారు అంటే మేము డెలీవరి ఇస్తాం మేడం మీ డెలివరీ మాకు కొంచెం షేర్ చేస్తారా ఓకే మేడం డన్ మేడం మీరు మీకు ఇంకా చెప్పండి మేడం మీకు ఎలాంటి ఇంకా స్వీట్సు కేక్సు ఇంకా చాలా ఉండాయి ఇక్కడ మాకు ఫేమస్ వచ్చి మా చాక్లేట్ ఫ్లేవర్ కేక్ ఉంది అది చాలా ఫేమస్సు మీకు కావాలన్నా కూడా ఇంకా ఎక్స్ట్రాగా కొంచెం డిస్కౌంట్ ఇచ్చి డిస్కౌంట్ కూడా ఉన్నాయి మేడం షాప్లో చాక్లెట్ కేక్ ఎంత పంపించాలి మేడం టూ కేజిస్ అంటే టూ హండ్రెడ్ పీసెస్ వస్తాయి మేడం ఈ పీసెస్ మొత్తం కలిపి బిల్ బిల్ వచ్చి సెవెన్ థౌసండ్ అవుతుంది మేడం మొత్తం మీరు లొకేషన్ షేర్ చేసారంటే మేము మీ లొకేషన్కి షేర్ చేస్తాం మేడం ఓకే మేడం ధన్యవాదాలు మేడం